ఇటీవల నా ఆదాయపు పన్ను వాపస్ ప్రక్రియ పూర్తయిందని నోటిఫికేషన్ వచ్చింది చాలా సంతోషంగా ఉంది కానీ ఇంకా నా బ్యాంక్ ఖాతాలో నిధులు అందలేదు ఇంతకాలం ఎందుకు ఆలస్యం అవుతుందో అర్థం కావట్లేదు మొదట ఆదాయ పన్నుశాఖ వెబ్సైట్లో నా రిటర్న్ స్టేటస్ని మళ్ళీ ఒకసారి చెక్ చేస్తాను ఏదైనా సమస్య ఉందేమో చూస్తాను అయినా సరే బ్యాంక్ కస్టమర్ కేర్ను కూడా సంప్రదించాలని అనుకుంటున్నాను వారితో మాట్లాడి నా వాపస్ గురించి మరింత సమాచారం తెలుసుకుంటాను వారు ఈ విషయంలో ఎలా సహాయం చేయగలరో అని అడుగుతాను వీలైనంత త్వరగా ఈ సమస్య పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నాను బ్యాంక్ కస్టమర్ని సంప్రదించేటప్పుడు నా పాన్ కార్డ్ నెంబరు నా బ్యాంక్ ఖాతా నెంబర్ ఆదాయపు పన్ను రిటర్న్ ఫైల్ చేసిన తేదీ వాపస్ మంజూరైన తేదీ నాకు వచ్చిన నోటిఫికేషన్ వివరాలు ఈ సమాచారం వారిక స్ సహాయం చేస్తుందని అనుకుంటున్నాను